రమ్యా ఏజన్సీయేనా మాట్లాడేది అదీ మా ఫ్యామిలీతో కలిసి ట్వంటీ సిక్స్త్న అరకు టూర్ ప్లాన్ చేస్తున్నాం అండి దానికోసం మీ క్యాబ్స్ ఏమైనా ఆ టైమ్లో ఫ్రీగా ఉంటాయా అని కాల్ చేసాను ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఎయిత్ మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం టెన్ మెంబర్స్ అండి త్రీ డేస్ మరి ఫుడ్ ఫెసలిటిస్ అన్నీ ఓకే థ్యాంక్యు ఆ స్టేయిం స్టేయింగ్ కూడా మీరు చుసుకుంటారా ఓకే అండి ఎంత అవుతుంది మొతం త్రీ డేస్కి అన్నీ కలిపి అన్నీ ఖర్చులు కలిపి ఓన్లీ ట్రావెలింగ్కి టూ థౌజండ్ మరి మిగిలిన ఫెసిలిటీస్ ఒకేనండి అయితే ఒకసారి అవన్నీ కనుక్కుని ఒకసారి మళ్ళీ నాకు కాల్ చేస్తారా ఓకే మేడం ఓకే ఓకే మ్యామ్ ఓకే ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్